నమస్కారం అమ్మా రా కూర్చో ఏంటి క్లాస్ జరగట్లేదా ఈ టైంలో వచ్చావు టీసీ కావాలా ఏంటమ్మా నీకు ఇంకోక నాలుగున్నర నెలలో ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి తెలుస్తుందా నీకు ఏమైనా అని ఏం చేస్తారు మీ నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట హైదరబాదా అమ్మా ఇప్పుడు నువ్వు హైదరాబాదు వెళ్తానంటున్నావు అక్కడ ఉండే సిలబస్ ఇక్కడ ఉండే సిలబస్ వేరమ్మా నువ్వు ఇప్పుడు అది మాట్లాడాలి అది నేర్చుకోవాలి అంటే మళ్ళీ కష్టము అవుతుంది అంటే నీకు లైన్లో పడలేవు ఇప్పుడు ఇక్కడ సగం మీ లెక్చరర్లు బాగా చెప్తున్నారు బాగా బాగానే సగం లైన్లోకి వచ్చావు చుట్టాలు ఎవరు లేరా చుట్టాలు కానీ లేకపోతే హాస్టల్స్ ఉన్నాయి కదా అబ్బా నువ్వు ఏంటి ఇప్పుడు ఏం చేస్ ఏంటి నీ గ్రూపు ఏంటి చెప్పు ఒకసారి ఎన్పీసీయా ఎంపీసీయా ఎంపీసీయా బైపీసీయా నువ్వు చెప్పు ఒకసారి మీ క్లాస్ మీ క్లాస్ సార్కి చెప్పావా నువ్వు తెలుసు అమ్మా కాకపోతే నేను అనేది ఏంటంటే నువ్వు ఇప్పుడు అక్కడ చదువులో వెనకపడిపోతావు నువ్వు కవర్ చేసుకోవడం కష్టం అవుతుంది నాలుగు నెలల్లో నువ్వు అక్కడ సిలబస్ మళ్ళీ లైన్లో పెట్టాలంటే చాలా కష్టం అమ్మా అదీ నాకు టీసీ ఇవ్వడానికి అభ్యంతరం ఏం లేదు నేను చెప్తున్నాను కదా నాకు టీసీ వల్ల అభ్యంతరం కాదు నువ్వు అలా అంటే నేను ఏం చెయ్యలేనమ్మా కాకపోతే సరే కాని ఒకసారి మీ నాన్నగారిని వచ్చారనుకో నేను మాట్లాడతాను మీ నాన్నగారితో సరే అయితే ఇప్పుడు కాదమ్మా రేపో ఎల్లుండో వచ్చారనుకో నేను మాట్లాడతాను ఆయన ఏం ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ఆ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంది కదమ్మా ఆ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి వెళ్ళీ టీసీ అప్లై చెయ్యటానికి ఫార్మ్ అడుగు ఫార్మ్ ఇస్తారు సీతా సీతారామయ్య గారు ఉంటారు ఆయన్ని అడుగు ఫార్మ్ ఇస్తారు ఆ ఫార్మ్లో డీటెయిల్స్ అన్నీ రాసి నీ సంతకం ఉండాలి కింద ఓ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టు అలాగే మీ హే లైబ్రరీ ఉంది కదా లైబ్రరీ ఆఫీసర్ సంతకం కావాలి ఫార్మ్ మీద కింద ఉంటాయి వెనకాల లైబ్రరీ సంతకమూని మీ క్లాస్ సర్ సంతకం కూడా ఉండాలి ఇందాక చెప్పావా లేదా అని అందుకే అడిగాను నేను క్లాస్ సార్ సంతకం ఉండాలి లైబ్రరీ సంతకం ఉండాలి ఆ తర్వాత నా సంతకం పెడతాను నేను సంతకం పెట్టినప్పుడు మీ నాన్నగారితో రావాలి నువ్వు నేను ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడాలి అర్ధమవుతుందా తీసుకొచ్చాక నేను మాట్లాడి అప్పుడు పెడతాను నువ్వు ఇక్కడ ఫీజ్ మొత్తం కట్టేసావు మళ్ళీ అక్కడ కట్టాలి అన్నా డబల్ కట్టాలి అమ్మా నువ్వూ నీకు అర్థం కావట్లేదు డబ్బులు అలా వృధా చెయ్యడం ఎందుకని ఇక్కడా కట్టి అక్కడా కట్టాలంటే నువ్వు ఇక్కడ కట్టేసావు మొత్తం ఫీజు ఇక్కడ వెనక్కి ఇమ్మంటే ఇవ్వరు నీకు ఇప్పుడు అక్కడికి వెళ్ళీ అడిగినా కూడా వెనక్కి ఇవ్వరు ఆఫీసు వాళ్ళు నువ్వు మళ్ళీ అక్కడ కట్టుకోవాలి డబ్బు తెలుస్తుందా ఏమైనా సరే అవన్నీ మీ అం మీ నాన్నగారితో ఒకసారి రామ్మా నువ్వు సరే వెళ్ళు క్లాస్కి వెళ్ళీపో